మా ఇల్లు తాండ్రపాడు టీజీవి ఇండోర్ స్టేడియంకి చాలా దగ్గరగా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఆ స్టేడియంకి రెండు కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది అందువల్ల నేను మా ఇంటి దగ్గర నుంచి ఆ స్టేడియంకి పరిగెత్తుకుంటు వెళ్తా ఉంటాను రోడ్డు మీద పరిగెత్తడం వల్ల నాకు ఏ హాని జరగదు ఎందుకంటే తెల్లవారుజామున అటునుంచి ఏ వెహికల్స్ తిరగవు ఎందుకంటే తెల్లవారుజామున కాబట్టి ఎవరు బయటికి వెళ్ళకపోవడం వల్ల రోడ్లన్నీ ఖాళీగా నిర్మానుష్యంగా ఉంటాయి అందువల్ల నేను మా ఇంటి దగ్గర నుంచి ఆ స్టేడియంకి నేను పరిగెత్తుకుంటు రన్నింగ్ చేస్తు వెళ్తాను అలాగే ఆ స్టేడియంకు వెళ్ళిన తర్వాత కూడా నేను రన్నింగ్ చేస్తు ఉంటాను నేను రన్నింగ్ని ఒంటరిగా ఎప్పుడు చేస్తు ఉంటాను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు రన్నింగ్కి వస్తు ఉంటారు కానీ ఎక్కువగా నేను ఒంటరిగా రన్నింగ్ చేయడానికే ఇష్టపడతు ఉంటాను ఎందుకనగా ఫ్రెండ్స్తో మనం వెళ్ళినప్పుడు వారు కొంత సమయం లేదా కొంత దూరం వారు రన్నింగ్ చేసిన తర్వాత వారికి అలసట వస్తుందని తమను కూడా వారితో పాటు ఆగమని మనల్ని రిక్వెస్ట్ చేసి మనల్ని కూడా వారితో పాటు కూర్చోబెడతారు మనల్ని రన్నింగ్ చేయనివ్వరు కాబట్టి మనం ఒంటరిగా సాంగ్స్ వింటు రన్నింగ్ చేస్తు ఉంటే మనం ఎక్కువ సేపు రన్నింగ్ చేయవచ్చు అని నా అభిప్రాయం